హలో అక్క రాధికక్క నేను అందులో మీ ఉంది కదా గ్రూప్లో జాయిన్ అవుదామనుకుంటాన్నాను అదే మీ మీరు సెకండ్ ఇయర్ అని తెలిసింది అడుగుదాము అని ఫోన్ చేసిన అక్క ఓకే అక్క మరి ఎంతుంటుంది అక్క ఇంట్రెస్ట్ ఏమేమి కావాలి అందులో

ఓకే అక్క ఉన్నాయి అకౌంట్లో కాని మరెంత ఇంట్రెస్ట్ పడుతుందక్క దానికి

ఓకే అక్క సరే అక్క అదే అందులో తెలిసింది నాకు అందుకే జాయిన్ అవుదామని కాల్ చేశాను అక్క సరే అక్క